నమస్తే అండి జుట్టు కొంచం చిక్కులు పడింది ఒక మంచి హెయిర్ కట్ చేయించుకోవాలి అనుకుంటున్నాను కొంచెం స్టైలిష్గా ఉండాల కానీ ఎక్కువ పొడవు మాత్రం తగ్గకూడదు అండి ఎందుకంటే నాకు పొడుగు జుట్టు అంటే చాలా ఇష్టం చెప్పండి ఏంటవి ఓహ్ అలాగ సరే మరి తప్పకుండా దువ్వుకుంటాను అండి మంచి విషయం చెప్పారు ఇకపై నేను అలాగే గోరు వెచ్చని నీటితో మాత్రమే చేస్తాను లేదండి మీరు మంచి స్టైల్ చూపించండి మీరు నిపుణులు కాబట్టి మీకు తెలుస్తుంది ధన్యవాదాలండి